మాది కళ్యాణ్పుర గ్రామం నారాయణ వనం మండలం తిరుపతి జిల్లా పద్మావతి నగర్ మా ఊర్లో చాలా పచారీ దుకాణాలు ఉన్నాయి ఈ దుకాణం మేము చిన్నతనం నుంచి ఉంది ఇక్కడ చాలా వస్తువులు అంటే చాక్లెట్సు బిస్కెట్సు కేకులు ఇంకా షాంపు సోపు పేస్టు బ్రష్షు ఇంకా వంట సరుకులు చిన్నపిల్లలకు కావలసినటువంటి పెన్సిల్ పెన్ను బలపం బుక్సు ఇలాంటి వస్తువులు దొరుకుతాయి ఇంకా పూజకు కావలసినటువంటి వస్తువులు కర్పూరం అగర్బత్తి ఇవన్నీ కూడా దొరుకుతాయ్ టెం కొబ్బరికాయి ఇవన్నీ దొరుకుతాయి ఇంకా కూరగాయలు ఆక్కూరలు పప్పు దినుసులు చాలా వరకు పిల్లలకు పెద్దలకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఈ పచారి దుకాణంలోనే దొరుకుతాయి మా ప్రాంతంలో దాదాపుగా నాలుగు పచారి దుకాణాలనేది ఉన్నాయనమాట మా ప్రాంతంలో ఉండే పచారీ దుకాణాలలో చాలా వరకు మాక్కావలసిన వస్తువులు అన్నీ లభిస్తాయి ఎక్కువుగా నేను పచారీ దుకాణానికి వెళ్ళినప్పుడు బే బేరము ఆడుతాను అన్నీ వస్తువులు అంటే నాకు కావలసిన వస్తువులు ఏం కొనాలనుకుంటానో అవన్నీ కొనుక్కున్న తర్వాత వాటికి ఒక ఒక లిస్ట్ వేసుకున్న తర్వాత మొత్తానికి పద్దు రాసి అంటే బిల్ రాసి డబ్బులు చెల్లిస్తాను మా ప్రాంతంలో పచారీ దుకాణం ఉండటం వల్ల మాకు మాటమాటికి బజారుకి పోవాల్సిన అవసరం లేకుండా మాక్కావల్సిన వస్తువులు దగ్గర్లోనే కొనుక్కోవడం అనేది జరుగుతుందనమాట ఇంకా పిల్లలకి కావాల్సినటువంటి పాలు గానీ ఇంకా బ్రెడ్డు ఇలాంటి వస్తువులు ఇంకా శీతల పానీయాలు అలాంటి వస్తువులన్నీ కూడా మాకు దగ్గరలోనే అందుబాటులో ఉండటం వల్ల బజారుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆటోలు ఎక్కడం బస్కు వెళ్ళడం అలాంటి అవసరం లేకుండా మాక్కావాల్సినటువంటి నిత్యవసర వస్తువులన్ని కూడా ఈ దుకాణంలోనే దొరుకుతాయి కాబట్టి మా ప్రాంతంలో ఉండే ప్రజలు చాలా వరకు కూడా ఇలాంటి దుకాణాల్లో కొనుక్కోడానికి ఆసక్తి చూపిస్తారనమాట ఏదన్నా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అలాంటి టైంలో మాత్రమే టౌన్కి వెళ్ళి పెద్ద పెద్ద దుకాణాలలో కొనుక్కుంటారు చాలా వరికి మాత్రం మా ఊర్లో ఉండేటువంటి పచారీ దుకాణంలో మాత్రమే మేము కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది మా పిల్లలు గానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే అంటే చుట్టుపక్కల ఇండ్లలో ఉండే వాళ్లంతా కూడా ఇలాంటి పచారీ దుకాణంలో కొనడం మాకు బాగా అలవాటు అయినటువంటి విషయం అనమాట